ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం అక్టోబర్ రెండు గాంధీ జయంతి డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు జయంతి జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం